యోగా అనేది రోజు పొద్దున కానీ సాయంత్రం వేళలో కానీ చెయ్యడం మంచిది అలా అయితే మనకి పరి ఉపయోగాలు చాలా ఉన్నాయి యోగా చేసిన తర్వాత మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది ఏదో ఫ్రీ అయినట్టు ఫీలింగ్ వస్తుంది యోగా చేయడమనేది ఆరోగ్యానికి చాలా మంచిది యోగా అనేది డైలీ చేయడం వల్ల మన శరీరంలో చాలా మార్పులు మనకి క్రమక్రమంగా తెలుస్తాయి ఉపయోగాన్ని ఇప్పుడు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు చాలా మందిని మోటివేట్ చేస్తున్నారు యోగాకి నిదర్శనంగా ఆది యోగిని నిర్మించారు యోగా డేగా ఒక డేగని కూడా మనం యోగా డేగా మార్చుకున్నాము యోగా అనేది ఒక అద్భుత పురా పురాతనమైన ఒక ఎక్ససైజ్ దానిని మనం మంచి పద్ధతులో ఉపయోగించుకోవడం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి మనం కరెక్ట్గా మన బాడీని మెయింటైన్ చేయొచ్చు మన బాడీ మనం చెప్పినట్టు విన్నట్లుగా అనిపిస్తుంది యోగా చెయ్యడం వల్ల ఇంకా శ్వాసలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏం ఉండవు ఇంకా మన శరీరంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకు మన యోగా చేసేటప్పుడు తెలిసిపోతుంది యోగా అనేది ఒక మంచి స్టార్ట్గా నేను భావిస్తున్నాను